నేను ఒకరోజు పుత్తూర్లోని ట్రెండ్స్ అనే బట్టల షాప్కి వెళ్ళాను అక్కడ జీన్స్ చాలా బాగుంది కావున ఖరీదు అడిగాను ఎక్కువగా చెప్పారు జీన్స్ బాగుంది కాబట్టి నేను ఎక్కువ ఖరీదు పెట్టి తీసుకున్నాను దాన్ని ఇంటికి తీసుకుని వచ్చాను మా ఇంట్లోనే అమ్మ నాన్న కూడా బాగుందని అన్నారు జీన్స్ యొక్క కలర్ కానీ క్లాత్ కానీ బాగుందని ఎన్నిసార్లు వాష్ చేసినా అది కలర్ చేంజ్ అవ్వలేదు మరియు జీన్స్ కింద రిబ్ అనేది బాగుంది అది చూడడానికి టైట్గా ఉంది నాకు నచ్చింది ఒకరోజు కాలేజీకి ఈ వేసుకుని పోతే అక్కడ మా ఫ్రెండ్స్ మరియు టీచర్లు బాగుందని చెప్పారు మరియు మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు నేను వాళ్ళను పుత్తూర్లోని ట్రెండ్స్ అనే బట్టల షాప్కి పిలుచుకుపోయిన అక్కడ దసరా డిస్కౌంట్లు స్టార్ట్ చేశారని అని చెప్పినారు అది మా లక్ అని అనుకోవచ్చు మా అదృష్టం ఏమిటంటే మూడు జీన్సులు కలిపి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలని చెప్పారు సో నేను మా ఫ్రెండ్స్ చాలా సంతోషపడ్డాము మరియు ఆ జీన్స్లో చాలా రకాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు అది చూపించమని మా ఫ్రెండ్స్ నేను అడిగాము వాళ్ళు మా కోసం కష్టపడి చూపించారు మా ఫ్రెండ్స్ అందరూ మూడు జీన్స్లు కొనుక్కున్నారు నేను మాత్రం రెండు సెట్లు అంటే రెండు సెట్లు అంటే మూడు మూడు రెండు సెట్లు ఆరు జీన్స్గా నేను తీసుకున్నాను ఇంటికి తీసుకొచ్చాను అది మా తమ్ముడు చూసి అందులో ఒక సెట్ని తీసుకొని వెళ్ళాడు అది వాళ్ళ కాలేజీలో వేసుకొని పోతే చాలా బాగుందని చెప్పారు టోటల్గా జీన్స్ అనేది చాలా బాగుంది అని నా అభిప్రాయం